చెప్పమ్మ చెప్పు అన్ని విత్తనాలు ఉన్నాయమ్మ మాకాడ బీరకాయ సొరకాయ బీరకాయ కాకరకాయ గోకరకాయ చిన్నవి అయితే ఇరవై ఐదు కొంచెం పెద్దగా ఉంటెనెమో ఇరవై ఎట్ల ఉంటాయి మీకు బాగా కావాలంటే యాభై రుపాయలవి వంద రూపాయలవి ఉన్నాయి నూట యాభై రెండు వందలువి ఉన్నాయి

ఆ చిక్కుడు చిక్కుడుకాయా అంతే ఉంటదమ్మా చిక్కుడుగాయకు కూడా రేటు బాగా ఉన్నాయి చిక్కుడి గింజలు ఇంకా బాగా రేటు ఉంటుంది ఐదు వందలు కిలోకు నూటయాభై రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు రెండు కిలోలు మూడు కిలోలు ప్యాకిట్లు

గోరుచిక్కుడుకాయ వరంగల్

ఏంది ఉన్నాయి అమ్మ నీకు అవసరం వచ్చేవి అన్నీ ఉన్నాయి పళ్ళు ఉన్నవి నువ్వులువి ఉన్నాయి ప్రతి ఒక్క విత్తనం ఉందీ ఏమి విత్తనం కాదు బేలుగా ఉంటుంది అమ్మ బేలుగా ఉంటుంది కానీ గాని ఫస్టుకు ఉంటుంది

చెప్పు అమ్మ ఇంకా ఇప్పుడు ఆ